నమస్తే అండి పదివేలల్లో ఫోన్లు చూపెట్టండి ఏ కంపెనీ చెప్పండి మీరు దాన్ని బట్టి చెప్తాము ఫైవ్ జి అండి చెప్పండి

ఎక్కడ

ఓపో బాగుందండి అవునండి బ్ల్యాక్ కలర్ అండి బ్ల్యాక్ కలర్ ఓకే అండి

ఓకేనండి మరి డిస్కౌంట్ ఏమీ లేదండి మరి ఇయర్ ఫోన్స్ గట్టా వస్తాయాండి మరి ఓకేనండి క్యాషేనండి

బిల్లు కూడా ఇస్తారు కదండి సరేండి సరేండి ఓకే త్యాంక్స్ అండి